నమస్తే అండి ఆ ఓకే మేడం ఇక్కడ బిర్యానీ మనకి ఏపీలో ఎక్కడ చూసుకున్నా చాలా ఫేమస్ మేడం వైజాగులో అయినా విజయవాడలో గుంటూరు చిత్తూరు కర్నూలు కడప ఇక్కడ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫేమస్ హోటల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే వైజాగ్ విశాఖపట్నంలో అయితే మనకి ఇక్కడ లక్ష్మీ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది ఇందులో చాలా ఫేమస్ అన్నట్టు బిర్యానీ మీకు స్పైసీ కావాలంటే స్పైసీ ఆ ఇంకా నాన్ స్పైసీ మీకు కొంచెం స్వీటుగా కావాలంటే స్వీట్గా మీకు ఎలా కావాలంటే అలా మీరు తినడానికి అవైలబుల్ ఉంటాయి మేడం మీరు ఫ్యామిలీ మొత్తం కావాలా లేదు అంటే సింగిల్గానా

ఓకే ఓకే మండి లాగ తీసుకుంటే మీకు సెవెన్ మెంబెర్స్గా అని అంటున్నారు కదా మంచిగా ఎయిట్ నైన్ మెంబెర్స్ దాకా అవుతుంది మంచిగా మీకు మండి తీసుకుంటే చికెన్ బిర్యానీలో మీకు పీసెస్ ఎక్కువ వస్తాయి ఇంకా దానితోపాటు చాలా రకాలు మన పెరుగు ఇంకా కర్రీస్ ఇలాంటివి చాలా ఉంటాయి మీరు మండీది ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది మీకు సెవెన్ మెంబెర్స్ అంటే అది ఇంకా అది ఒక ఎయిట్ నైన్ మెంబెర్స్ దాక అవుతుంది ఇంకా ఎక్ట్రా ఫుడ్ అవుతుంది మండీ అంటే తెలుసు కదా పెద్దగా ఉంటుంది ఎక్కువ వస్తుంది ఆ ఓకే అలానే వేస్తా ఓకే అండి అలానే తీసుకువస్తాము ఆ టేస్టీ ఫుడ్ ఏ ఉంటుంది